హలో నమ నమస్కారం సార్ మీరు డెంటల్ హైజినిస్టేనా సార్ మీరు డెంటల్ హైజినిస్టేనా సార్ సార్ ఇక్కడ మీది పోస్టర్లో చూసి ఫోన్ చేసాను సార్ మాకు వన్ డే బ్యాక్ ఇట్లా డోర్ తగిలి సో టూ టీ టీత్ విరిగినాయి సార్ ముందరవి అవి అంటే బ్లడ్ ఏం రాలేదు కానీ ఇప్పుడు ఏమన్నా చల్లగా తాగితే ఇవి ఇట్లా కొద్దిగా జువ్ అన్నట్టు అనిపిస్తుంది సార్ దీనికి సొల్యూషన్ ఏంటి సార్ పెయిన్ ఇట్ల ఏం లేవు సార్

సరే సార్ ఇది జస్ట్ వన్ డే బ్యాక్ సార్ ఈవినింగ్ ఈవినింగ్ కూడ ఈవినింగ్ టైం విరిగినాయి అది అంటే ఇప్పుడు పెయిన్ ఇట్లా ఏమి లేదు సార్ కాకపోతే ఏమన్న చల్లగా తాగినప్పుడు కొద్దిగా జువ్ అన్నట్టు అనిపిస్తుంది ఇక్కడనే సార్ ఇక్కడ సంగారెడ్డినే అవును సార్

సంగారెడ్డిలో ఉంటాను సార్ లోకలే సార్ ప ఓకే సార్

పెయిన్ లాంటిది ఏం లేదు సార్ జస్ట్ ఏమంటే ఏమన్నా చల్ల నీళ్ళు తాగినప్పుడు కొద్దిగా జువ్ అన్నట్టు అనిపిస్తుంది అంతే సార్ అంతే సార్ ఈ వీక్ ఉదే ఈ టీత్ని ఏమైనా చేయడానికి వస్తుంద సార్ జస్ట్ సగం వరకే సార్ జస్ట్ సగం అంటే అవి అవి ఏం రా అంటే నా బ్లడ్ ఇట్ల ఏం రాలేదు సార్ నాకు సరే సార్ ఓకే సరే సార్ ఓకే సార్ నేను వస్తాను సార్